నేను అంటూ చాలా మందికి సమాజ సేవ చేస్తూ ఉంటాను చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాను ఎప్పుడూ రోడ్ పైన ఉన్న వారికైనా ఎలాంటి వారికైనా హెల్ప్ చేయాలన్నదే నా ఇది ఒపీనియన్ సో సమాజ సేవ అంటే నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం ఆ మతం సేవ సేవ అనేది ఎటువంటి మంచి మంచి మనసు గలవాడైనా ఎదుటి వాడికి సాయం చేయాలి అనేసి అనే ఒక భావన ఉంటుంది సో అది చాలా ఈ భారతదేశంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ నైంటీ పర్సెంట్ చాలామందికి అంటే సమాజ సేవ చేయాలనే చాలా ఆతృతగా ఉంటారు ఎక్కడో టెన్ పర్సెంట్ ఉంటుంది చేయమనసు చేయకుండా ఎదుటి వారి ఎదుట ఏం జరిగిన వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటారు